మీరు పంపిన సందేశాన్ని బట్టి మీరు రాబోయే కచేరి టిక్కెట్లు బుక్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఇప్పటికీ తుదినిర్ణయం తీసుకోలేదు మీరు ప్రస్తుతంగా ప్రచార ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు మీరు అడిగిన విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరియు మీకు సహాయం చేయడానికి సమాచారం కావాలి కచేరి పేరు లేదా ఈవెంట్ పేరు కచేరి తేదీ మరియు స్థలం ఎక్కడ టిక్కెట్ బుక్ చేయాలి అనుకుంటున్నారు మీకు కావాల్సిన సమాచారం ఆఫర్లు ప్రచార ఆఫర్లు లేదా కోడ్లు ఏవైనా ఉన్నాయా ప్రస్తుతంగా టిక్కెట్ల ధరలు ఎంతగా ఉన్నాయి ఎటువంటి సిట్టింగ్లు ఎంపికలు కావాలి ఈ సమాచారాన్ని అందిస్తే నేను కచేరి వివరాలను సక్రమంగా చెక్ చేసి ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్లు లేదా ప్రమోషన్లు ఉన్నాయి కదా అనే సమాచారం తీసుకుని అవసరమైతే టిక్కెట్లు బుక్ చేయడానికి సరైన సమయాన్ని సూచించగలను